గ్రామీణ మా గ్రామీణ ప్రాంతంలో గానీ పట్టణ ప్రాంతాల్లో గాని పెరుగుతున్న మాకు కలరా జ్వరము దగ్గు వాంతులు మోషన్సు ఇటువంటివి అన్నీ వచ్చినప్పుడు మేము హస్పిటల్కి వెళ్ళి హస్పిటల్ వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకోని వాళ్ళు ఇచ్చే మందులు తీసుకోని మేము వాటి తగ్గట్టు వాడుకొని సేవ్ చేసుకుంటున్నాం